ఓకే ఇక్కడ స్టాప్ చేసేయండి ఇక్కడ ఇక్కడ దిగాలి ఓకే అండి మీకు మనీ ఇవ్వడానికి మీ దగ్గర యూ పీ ఐ కానీ లేకపోతే యూ పీ ఐ ఐ డీ లేకపోతే ఫోన్ ఫోన్పే జీ పే పేటీయం ఇవన్నీ ఇవేమైనా యూజ్ చేస్తున్నారండి మీరు ఆన్లైన్లో పంపించవచ్చా మీకు డబ్బులు నా దగ్గర మొబైల్లో మొబైల్లోనే ఉన్నాయండి మనీ మీకు యూ పీ ఐ ద్వారా పంపిస్తాను మీ ఫోన్పే నెంబర్ చెప్తారా యూ పీ ఐ ఐ డీ కానీ ఫోన్పే నెంబర్ కానీ చెప్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మనీ వచ్చాయలేదా చూసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి